నాకు మన సంస్కృతంలో కొన్ని నక్షత్రాల కూటములు అయితే తెలుసు అండి అలాగని చెప్పి వేరే సంస్కృతుల కథలో కూడా మీరు పరిశీలించారా అంటే కొన్ని సందర్భాల్లో అయితే మా స్నేహితులు మేము మాట్లాడుకుంటున్న సమయాల్లో అయితే దీన్ని పరిశీలించడం జరిగింది అండి